సార్ మీరు తెచ్చిన ఆర్డర్ని వాపసు తీసుకోగలరా కొంచెం మాకు అది నచ్చలేదు అది కొంచెం స్మెల్గా ఉంది బాగాలేదు అది నాకు ఆహారం తింటూ ఉంటే అది అసలు నచ్చలేదు ఈ రెస్టారెంట్లో నాకు బిర్యానీ ఆర్డర్ చేశామండి అది చాలా గలీజ్గా ఉంది స్మెల్ ఉంది అది మాకు నచ్చలేదు